నేనైతే ఆన్లైన్లో చూడంగ చూడంగ మంచి స్కూ డ్రైవర్స్ అయితే ఆర్డర్ పెట్టుకుందామని ఆర్డర్ చేసుకున్నాను అండ్ అవి ఆఫర్లో వచ్చేసి టు హండ్రెడ్కి ఫోర్ పీసెస్ అట్లా వస్తాయి అని చెప్పిర్రు సో మంచి మంచి ఆఫర్ యే కదా అని నేనైతే ఆర్డర్ చేసి తెచ్చుకున్నాకనైతే చూసినాను అండ్ ప్రోడక్ట్స్ వచ్చేసి క్వాలిటీ నైతే లేవు అండ్ క్వాలిటీ విషయంకి వచ్చేసరికి క్వాలిటీగా లేవు అండ్ పని చేసే ఎల్ఈడి బుల్బ్స్ కూడా సరిగ్గా పని చేయడం లేదు ఎందుకంటే మనం ఆ స్కూ డ్రైవర్స్ యూజ్ చేసేటి పవర్ పవర్కు సంబంధించినేవి కాబట్టి పవర్ వస్తుందా లేదా జనరేట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి సో ఆ బల్బులు అయితే పని చేస్తలేవు అండ్ ఆల్సో అవి ఏంటంటే ఉత్తగనే ఇరిగిపోయినట్టు స్క్రూలు ఫిట్ చేయగాని అయితే రెండు స్క్రూ డ్రైవర్స్ అయితే ఇరిగిపోయినాయి అందుకనే అవి అయితే అంత మంచిగా పర్ఫెక్ట్గా అనిపియ్యలే స్కూ డ్రైవర్స్ ఆఫర్లో వస్తున్నాయి అని తీసుకున్న బట్ తీసుకున్నకాడికి అయితే ప్రోడక్ట్స్ అయితే సరిగ్గా పనిచేయలేదు సో అందుకని అయితే ఆ ప్రోడక్ట్స్ విషయానికి వచ్చినట్లు అయితే నాకు నచ్చలేదు అండ్ టు హండ్రెడ్కి ఫోర్ వచ్చినాయి అండ్ బయట కాస్ట్ వచ్చేసి ఇంకా తక్కువగానే ఉంటయి సో ఆన్లైన్ కాబట్టి కొంచెం మంచిగా ఉంటాయి అని తీసుకున్న కాని బట్ అంత బయట వాటికంటే అంత మంచిగా అయితే లేవు సో అందుకని నాకు అయితే నచ్చలేదు ఆ ప్రోడక్ట్స్ అండ్ ఆ ప్రొడక్ట్స్ వచ్చేసి నేను అయితే కలర్ డిఫరెన్స్ కూడా చాలా ఇచ్చినారు నేను గ్రీన్ కలర్ టూల్స్ అయితే ఆర్డర్ చేసిన స్కూ డ్రైవర్స్ అండ్ వచ్చిన ప్రోడక్ట్స్ వచ్చేసి వేరే కొంచెం డూప్లికేట్ లెక్క వచ్చినవి వైట్ కలర్ ట్రాన్స్పరెన్సీ సో అందుకని కలర్ వేరియేషన్ కూడా వచ్చింది అండ్ ప్రోడక్ట్స్ కూడా రెండు రెండు టూల్స్ అయితే ఇరిగిపోయినవి స్క్రూ డ్రైవర్స్ ఇన్ని స్క్రూ ఫిట్ చేయంగ స్లిప్ అయితే ఇరిగిపోయినవి సో వాటికి మనం ఏం చేయలేం రివర్స్ రివర్స్ అయితే పంపియాలి చూడాలి అండ్ ప్రోడక్ట్ విషయానికి వచ్చి అయితే ప్రోడక్ట్ అయితే యావరేజ్ కూడా లేదు అండ్ వెరీ వేస్ట్ బయట తీసుకుంటేనన్న కొంచెం ప్రాఫిట్ ఉండి మనకు మంచిగా వర్తీ అవుతుంది టూల్ సో ఈ ఆన్లైన్ ప్రోడక్ట్ వచ్చేసి కొంచెం అయితే డూప్లికేట్ అయితే ఉన్నది సో అందుకని ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే చూసి కేర్ఫుల్గానైతే మనమైతే తీసుకోవాలి